నేను కూలర్ అనేది ఆర్డర్ చేశాను ఆ కూలర్ రేటింగ్ అయితే ఆన్లైన్ లో ఫైవ్ ప్లస్ రేటింగ్ ఉంది కానీ నేను అది వాడేటప్పుడు అందులో గాలి అనేది చల్లగా రాలేదు గాలి వస్తుంది కానీ అస్సలు కూలింగ్ అనేది రాలేదు దానికి ఇచ్చిన రిమోట్ అస్సలు పనిచేయడం లేదు ఎయిర్ అనేది చాలా వేడిగా వస్తుంది అస్సలు చల్లగా అయితే గాలి అనేది రావడం లేదు ఆ మోడల్ కూడా అస్సలు నాకు అయితే ఏమీ నచ్చలేదు నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నదని తీసుకున్నాను ఆ ఐటమ్ అయితే అస్సలు నాకు నచ్చలేదు నేను ఈ ఐటమ్ బజాజ్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ లో షాపింగ్ చేశాను ఆ ప్రోడక్ట్ అయితే నాకు అస్సలు ఏమీ నచ్చలేదు